ఆ అవునమ్మా అదే అమ్మా ఈ వీధి చివర ఉన్న లిటిల్ బర్డ్స్ స్కూల్ నుంచి వస్తున్నాను అక్కడ నేను టీచర్గా పనిచేస్తున్నానన్నమాట అయితే నా నా క్లాస్ పిల్లలలకి యూనిఫార్మ్స్ కుట్టాలమ్మ అదే అమ్మా ఇరవై మంది అమ్మాయిలు పది మంది అబ్బాయిలు ఉంటారు అవునమ్మా అవునమ్మా ఈ సోమవారం వచ్చేయి అమ్మా ఎందుకంటే నాకు ఇరవై రోజుల్లో కుట్టాలమ్మా మాకు ఇన్స్పెక్షన్ ఉంది కొంచం త్వరగా కుడితే మాకు యూజ్ అవుతుంది కొంచం త్వరగా రావాలమ్మా ఎందుకంటే పిల్లలు ఉండరు కదమ్మా స్కూల్ అయిపోతే వెళ్ళిపోతారు కాకపోతే నాలుగున్నరకి వచ్చేయమ్మా ఇంక సోమవారం నాలుగున్నరకి రా ఒక ఇరవై రోజుల్లో కావాలమ్మా ఈ సోమవారం నువ్వు తీసుకున్నావంటే అలా ఒక రెండు వారాలు మూడు వారలు తీసుకో అమ్మా టైమ్ టైమ్ పడుతుందమ్మా కానీ మాకు ఇన్స్పెక్షన్ కోసమే కదమ్మా ఇలాగా చెప్పింది మీకు కొంచం ఆలోచించమ్మా కొంచం డబ్బులు కొంచం ఎక్కువయినా సరే ఇచ్చేస్తాంలే ఆ పర్లేదమ్మా కానీ నాకైతే మాత్రం పని త్వరగా అయిపోవాలమ్మ త్వరగా అవ్వాలి చక్కగా కుడితే చాలు కుట్టడంలో అయితే మరి పనిలో అయితే తేడా రాకూడదమ్మ మెయిన్ అయితే టైమ్కి అయిపోవాలి ఇలాగే అమ్మా ఒక టైలర్ నేను టైముకి కుడతానని చెప్పి ముందు సారి తీసుకుని రెండు నెలలు అయినా ఇవ్వలేదు మీరు అలా ఏం చెయ్యరు కదా ఆహా సరే అమ్మా సరే అయితే మరి ఈ సోమవారం రావమ్మ అయితే నాలుగున్నరకి నాలుగున్నర దాటితే మరి పిల్లలైతే ఉండరమ్మ అప్పుడు అడ్వాన్స్ ఇచ్చేస్తానులే సరే అమ్మా సరే అమ్మా అందులో ఏం తేడా రాదమ్మా నువ్వు టైమ్లో ఏం మరి తేడా రాకుండా చూసుకోమ్మా పనిలో తేడా ఉండకూడదు టైమ్లో తేడా ఉండకూడదు సరే అమ్మా సరే అలాగే కాని సరే అమ్మా సరే